హలో చెప్పండి ఏమి కావాలండి

ఇంకా

సరే అండి ఉన్నాయండి కేజీ ముప్పై రూపాయలు

రాసుకున్నామండి లేదు అండి ఓన్లీ కూరగాయలే ఏంటండి మూరికి మూరికి మీకు వంద రూపాయలు అవుతాయండి ఎన్ని కేజీలు కావాలండి సరే అండి ఇప్పుడు ఇప్పుడు మీకు మొత్తంలో మూడు వందలు అయినాయండి మీ ఇప్పుడు మొత్తం మూ మూడు వందల యాభై రూపాయలయినాయండి ధన్యవాదాలు